తెలంగాణలో ప్రత్యేకంగా సమూహాలు ఎలా వ్యవహరించుకుంటాయి అనే దానిపైన పెద్దగా ఇప్పటి వరకు అయితే గొడవలు ఏమి జరగలేదు ఒకరితో ఒకరు చాలా మంచిగా ఉంటారు ఎలాంటి కొట్లాటలు పెట్టుకోకుండా ఎలాంటి గొడవలు ఇవేం లేకుండా ఎలాంటి భేదాలు లేకుండా మంచిగా ఉంటారు ఒక్కోసారి ఇలాంటి కుల మత భేదాలు ఉన్నవారితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కానీ ఎక్కువ శాతం వరకి అట్లాంటి భేదాలు ఏమీ లేకుండా ఒకరికొకరు సహాయపడుతూ ఏ విషయంలో అయిన సరే ఒకరికొకరు సహాయం చేస్తూ మంచి స్నేహితులుగా ఉంటారు ఒకరితో ఒకరు ఆనందాన్ని పంచుకోవడం కానీ ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలకి అయిన సరే పిలవడం కానీ వాళ్ళు వచ్చి వీళ్ళతో మంచిగా సమయాన్ని గడపడం కానీ ఇట్లాంటివి ఎన్నైనా సరే మనం తెలంగాణలో చూస్తూ ఉంటాము కానీ కొంత మందికి కుల పిచ్చి ఉండటం వల్ల వాళ్ళు అందరితో కలవలేకపోతూ ఉంటారు కానీ అది చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంది కుల మత భేదాలు అలాంటివి అన్నీ మనము ప్రతీ దగ్గర చూస్తూ ఉంటాము అలానే తెలంగాణలో కూడా ఉంటాయి కాని ప్రత్యేకంగా అవి మంచిగా ఉన్న వారిపైన ఎలాంటి ప్రభావం చూపించము ఏ ఎవరి ఆలోచనా శక్తి అనేది వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకొకరితో ఎలా ప్రవర్తించాలి అనే దానిపైన వాళ్ళకి ఒక వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది ఎలా ప్రవర్తించాలి అని చెప్పి కాబట్టి ఆ విషయంలో ఇప్పటి వరకు అయితే పెద్ద పెద్దగా ఎట్లాంటి గొడవలు అవేమి మనం తెలంగాణాలో చూడలేదు ఎవరి సంస్కృత పద్ధతులు ఎవరి మత పద్ధతులు అవి వాళ్ళకి ఉంటాయి వాటిని ఒకరికి ఒకరు గౌరవం ఇస్తూ వాటిలో పాల్గొంటూ హాయిగా ఉంటారు తెలంగాణ ప్రజలు ఇది తెలంగాణలో వివిధ సమూహాలు ఎలా పరస్పర వ్యవహరించుకుంటాయి అనే దానిపైన మనం ఇప్పటి వరకు మాట్లాడాము